ఇడ్లీ పరోటా దోశ చపాతీ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్ పెరుగు అన్నం రసం అన్నం పప్పు అన్నం ఆకుకూర ఆకు అన్నం కొత్తిమీర అన్నం నిమ్మకాయ అన్నం ఉప్మా